మిగిలిన విషయాలతో పాటు నాకు రాయడం చాలా ఇష్టం పుస్తకాలు రాయడం చదవడం చేస్తూ ఉంటాను మా ఇంట్లోనే కూర్చుని రాసుకోవడం నాకు చాలా ఇష్టం రాసుకోవడం చదవడం వంటి పనులను చేస్తూ ఉంటాను నాకిష్టమైన ప్రదేశం ఇంటికాడే చాలా సౌకర్యంగా ఉంటుంది